తెలుగు భాషలో మాట్లాడేవారు తమ రోజువారీ సంభాషణలో ఇతర భాషలోనే వచ్చుపో ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఓకే థ్యాంక్ యూ అండ్ అండ్ ఇంకా బాయ్ హాయ్ ఇలాంటివి సాధారణంగా యూస్ చేస్తు ఉంటాం ఉపయోగిస్తారు మీరు ఉదాహరణకు ఇవి కూడా ఉదాహరణకు అంటే ఇప్పుడు నేను ఓకే చిన్న చిన్న వర్డ్స్ అలా వస్తుంటాయి ఇప్పుడు నేను చెప్పిన వీటిలో అంతే